నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాను ఈరోజు ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు ఇంటికి వెళ్ళడానికి లేట్ అయినది ఆఫీస్ బయటకు వచ్చి చూస్తే చాలా చీకటిగా ఉంది మా తోటి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు మేమ్ వర్క్లో ఉండడం వలన అసలు టైమ్ చూసుకోలేదు అందువల్ల ఈరోజు వర్క్ వల్ల ఉండిపోయాను ఆన్లైన్లో ఈ మధ్య క్యాబ్స్ ఆటోస్ బైక్స్ ఇలా చాలానే సర్వీసెస్ వచ్చాయి రాపిడోలాంటివి సర్వీస్ యాప్స్ వచ్చాయి ఇప్పుడు నేను సేఫ్గా వెళ్ళగలను అన్న హోప్ ఉంది ఆన్లైన్ యాప్ ఓపెన్ చేసి నేను క్యాబ్ బుక్ చేశాను క్యాబ్ బుక్ చేసిన ఒక ముప్పై నిమిషాలకి క్యాబ్ వచ్చింది నేను క్యాబ్ ఎక్కాను నాకు చాలా భయమేసింది ఫస్ట్ కదా అని ఎలా ఎలా తీసుకెళ్తారో అని చాలా భ యపడ్డాను కాని సేఫ్గా వెళ్తానా లేదా అని కూడా అనుకున్నాను కానీ క్యాబ్ డ్రైవర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు హాస్ ఏ బ్రదర్లాగా సేఫ్గా నన్ను డ్రాప్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలాంటి యాప్స్ వల్ల చాలా హెల్ప్ ఫుల్గా ఉంది అండ్ సేఫ్గా కూడా రీచ్ అవుతున్నాము